చిత్రీకరణ మన మనసులో ఉన్న భావాలను వ్యక్తపరుస్తుంది దీనివల్ల మన మనసులో ఏమి అనుకుంటున్నామో ఒక చిత్రీకరణ ద్వారా మనం చూపించగలుగుతాము చిత్రీకరణ అంశం మనకు నాకు ఎంతో ఇష్టమైన అంశం దీనివల్ల నేను అవతల వాళ్ళకు ఏం చెప్పాలి అనుకున్నానో ఈ చిత్రీకరణ రూపంలో నేను చెప్తాను చిత్రీకరణ మనిషికి ఎంతో అత్యంత అవసరం ఇష్టం కూడా చిత్రీకరణ చేసిన వారు తమ మనసులో ఉన్న భావాలను వ్యక్తపరిచి ఆ యొక్క చిత్రంలో బహు చిత్రంగా చూపిస్తారు చిత్రీకరణ అత్యంత ఇష్టమైన అంశం నాకు చిత్రీకరణ ఎటువంటి ఏమి అడ్డంకుల వచ్చిన నేను ఎప్పటికి వదులుకోను చిత్రీకరణ నా మనసులో ఎంత స్థానం ఉందో నేను చిత్రీకరణ చేసి ఎప్పటికైనా చూపించాలి అని అనుకుంటున్నాను